నేను ఒక మనిషి జీవన విధానం గురించి జీవన ఉపాధి గురించి జీవితం గురించి రాయాలనుకుంటున్నాను దీని గురించి అందరికీ తెలిసేలాగా తెలియచెప్పేలాగా చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఒక మనిషి జీవన ఉపాధి అనేది చాలా కష్టంగా మారింది ఇప్పుడు ఒక మంచి జీవితం ఏ విధంగా పరిపూర్ణం అవ్వాలో ఏ విధంగా జీవించాలో ఎలా కష్టపడాలి ఎలా సంపాదించుకోవాలి సంపాదించుకున్న దాన్ని ఎలా దాచుకోవాలి అనే ఒక విషయం గురించి నేను కొన్ని పుస్తకాలను చదివి తెలుసుకున్నాను నేను తెలుసుకున్న ఈ విషయాన్ని అందరికీ తెలియచేయాలని ఆశపడుతున్నాను అందుకే ఒక మంచి జీవితం గురించి అన్నీ కూడా వివరించి వివరంగా రాసి అందరికి తెలిసేలాగా నేను పుస్తకం రాసి ప్రింటింగ్ చేసి అందరికీ చెప్పాలనుకుంటున్నాను